తెలుగు భాషకు చారిత్రంగా ఎంతోమంది గొప్ప సాంప్రదాయం ఉంది వైదిక కాలం నుంచి సంస్కృతం ఈ ఇంఫ్లుయన్స్ ఉండగా ప్రాంతీయ ప్రజలు భాషగా తెలుగు అభివృద్ధి చెందింది తొలితరం తెలుగు రచనాలు వైదిక రచనాలు అనుసరించి సాహిత్యాన్ని విస్తరించాారు నన్నయ తిక్కన ఎర్రాప్రగడ వంటి కవులు మహాభారతాన్ని తెలుగులో అనువాదించి భాషకు నూతన ఉజ్వల రూపాన్ని ఇచ్చారు వీరి రచనలు చారిత్రక విలువలతో పాటు భాషా శైలిని భాషా శైలిని వీరు పునాది వేేసాయి భాష తెలుగు భాషకు చారిత్రక పరంగా ఈ రచనలు అందించిన కామ వల్ల భాష కలా కళాత్మకంగా గంభీరంగా ఎదిగింది రచనలు ఈ రచనలు తెలుగు ప్రజల మానసిక వృద్ధిని భావ ప్రకటనలకు మార్గదర్శనంగా నిలిచాయి తెలుగు భాషకు తోడ్పాటు చేసిన చారిత్రక చ చారిత్రక రచయితలలో తిక్కన పేరున ప్రత్యేకంగా చెప్పాల్సిందే ఈయన రచించిన నిర్వచించిన ఉత్తర రామాయణం కేవలం సాహిత్యమే కాక తాత్వికతను అందించింది ఈయన రచనలు తెలుగులో గంభీర భావాలను వ్యక్తపరచగల శక్తిని కలిగించాయి ఈ రచనలు నేటికి పాఠశాలలలో పరిచేశన సారం పొందడమే తెలుగు భాషాభివృద్ధికి అన్నమాచార్యులు పాటలు ఒక శాశ్వత చిరునామా ఈయన ఈయన పద్యాలు భక్తి భావంతో పాటు భాషా మధుర్యాన్ని కలిగించినవి ఈ ఈ పద్యాల కనిపించే శబ్దాల విన్యాసం పద్య ప్రయోగం ప్రజల మధ్య భాషను మరింత చేరువ చేసింది ప్రజల భా ప్రజల జీవితంలో భాషను సంగీతంతో మేళవించిన ఘనత అన్నమయ్యది